చెప్పుల అంగడి రండి లోపలికి రండి రండి ఉంది మీకు ఎలాంటి చెప్పులు కావాలన్న కూడా ఈడ ఉంటుంది రండి తీసుకోండి మీకేం ఇబ్బంది లేదు అవునా రండి చూద్దురండి నేను చెప్ చెప్పులు ఎత్తిస్తాను రండి చూద్దురండి లోపలికి రండి ఇప్పుడు కొత్తమోడల్లో పారాగాన్ వాట్స్ వాట్సాప్ ఇలాంటి చెప్పులు అన్నీ ఉంది మీకు ఎలాంటి ఉందండి సార్ మీ సైజ్ చెప్ మీ సైజ్ చెప్పండి ఉంది పారాగాన్ ఉంది బాటా చెప్పులు ఉంది వికేసి ఉంది మీకు ఎలాంటి రేట్లు అంటే త ఎక్కువ అంటే లేదు తక్కువ మీకు ఎంత ఎంతలో కావాలంటే అంతలో ఇస్తాం అవును బాటా చెప్పులు వచ్చి రెండు వందలు వికేసి ప్రైడ్ అది అంతే మూడు వందల యాభై అటు ఉంది అండి చేస్తాను అండి మీకు బాటా చెప్పులు మళ్ళీ వికేసి ప్రైడా బయటకి వెళ్ళేదానికి సరే బాటా చెప్పులు పోలం దగ్గర వేసుకునే దానికి సరే అండి ఓకే అండి ప్యాక్ చేసి ఇస్తాం అండి

బాటా చెప్పులు ఉంది అండి పొలం దగ్గర యాడికన్న వేసుకొని పోవచ్చు గట్టిగా ఉంటుంది వికేసి ప్రైడ్ ప్యాక్ చేసి పంపిస్తాను అండి

ఓకే సార్ థ్యాంక్ యూ